నేను థియేటర్ నాటకానికి హజరు కావాలని ఆలోచిస్తున్నాను కానీ బుకింగ్ చేసే ముందు ప్రచార ఒప్పందం కోసం వేచి ఉండాలనుకుంటున్నాను నాకు నాటకం అంటే చాలా ఆసక్తి నేను ఇంతకు ముందు కూడా చాలా చే చాలా నటించాను కావున నాకు చాలా అనుభవం ఉంది మీరు అవి ఆలోచించుకుని ఆట గురించి వివరాలు అందించండి మరియు ప్రస్తుతానికి ఏమైనా ప్రమోషన్లు లేదా తగ్గింపులు అందుబాటులో ఉన్నాయా అని ఉన్నాయా మీరు నాకు దాని గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను చెయ్యడానికి ముందుకు వస్తాను కావున మీరు నాకు సరైన సమాచారాన్ని ఇస్తే నేను మీకు హామి ఇస్తాను మరియు దాని టికెట్ రేట్ల గు ఏమైనా పెంచుతారా లేదా తగ్గిస్తారా అనే విషయం గురించి కూడా చెప్పండి